మనం వండుకునే వంటలు ముందు సాంప్రదాయం అంటే మనము పిండి చారు చేసి దాంట్లో బెండకాయలు వేస్తే పిండి చారు అవుతుంది మళ్ళీ కావాలంటే ఎండు చేపల పులుసు పెడతాం ఎండు చేపలు పులుసు నత్తి నీళ్ళు అంటారు నత్తి నీళ్లు అవి చేపలు తెచ్చి కడిగి దాన్ని పులుసు పెట్టుకుంటాం మనం వండుకునేది ఏంటంటే పప్పుచారు వంకాయ కొబ్బరి వేసి వంకాయ కూర కొబ్బరి పచ్చికారం వేసుకుని వండుకుంటాము మళ్ళీ ఇంకా అంటే సొరకాయ సొరకాయ దండిచ్చి ముక్కలు కోసి దాన్ని మంచిగా పచ్చిమిరపకాయల కారం వేసి సొరకాయ కూర వండుతాము బుడుమకాయ పచ్చడి అంటే దోసకాయ బుడుమకాయ అంటే దోసకాయ దోసకాయ పచ్చడి మనం తెలంగాణ వంటకాలలో అది ఒకటి శ్రేష్టమైనది దోసకాయ పచ్చడి నిలువ పచ్చడి ఉంటుంది రోటి పచ్చడి ఉంటుంది కానీ మనం ఎక్కువగా వాడుకునేది రోటి పచ్చడి మళ్ళీ దాంట్లో దొండకాయ పచ్చడి కూడా ఉంటుంది దొండకాయ పచ్చడి కూడా చేసుకుంటాము ఇంక చింతపండు పచ్చడి అనేది మనకు ఒక సాంప్రదాయమైనది అది చింతపండుతో చింతపండు పచ్చడి చేసుకుంటాము అప్పట్లో ఉల్లిపాయలు వేసి చింతపండు తొక్కు రోటి తొక్కు అంటారు దాన్ని చింతపండు తొక్కు చేస్తాము ఇంకా దాంట్లో పాలకూర మనం పాలకూర పప్పు వేసుకుంటాం పాలకూర పప్పు అంటే శనగపప్పు కందిపప్పు పెసరపప్పు వేసి పాలకూర వేసి రుద్ది గనపాలకూర పప్పు అంటే ముద్దపప్పులాగా చేసుకుంటాం పాలకూర పప్పు ఇంకా అంటే జొన్న రొట్టెలు జొన్న రొట్టెలకు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెలు చేసి చేపల పులుసుతో తింటే అది మనకు మంచి సాంప్రదాయ వంట అది మన తెలంగాణ వంట అది మనకు ఇంకా అంటే మనం చింత చిగురు పువ్వు చింత చిగురు పువ్వును తెచ్చి దాని కూర వండుకుంటాము తొక్కు చేసుకుంటాం చింత చింతచిగురు దగ్గర పువ్వు వస్తుంది ఆ పువ్వుని తెచ్చి మనం చింతకాయ తొక్కు మళ్ళా చింతకాయ చింతకాయ తోనే రోటి పచ్చడి చేసుకుంటాము చింతకాయతోని దప్పడం పెడతాం చింతకాయ దప్పడం అంటే చింతకాయతో మనం సాంప్రదాయం అది మన చింతకాయ దప్పడం పెట్టుకుంటాం ఇంకా మళ్ళా కావాలంటే ఇంకా ఏం వండుతాం అంటే బెండి చారు బెండకాయ చారు

కొబ్బరి వేసి ఓట్టి వంకాయ ఫ్రై చేస్తాం వంకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కొబ్బరి పొడి వేసి దొండకాయ ఫ్రై చేస్తాం వంకాయ ఫ్రై చేసుకుంటాం చాలా బాగుంటుంది అది మనకు ప్రస్తుతం మనము సాంప్రదాయ ప్రకారం అంటే ఇటకిట వంకాయ టమాట ఆలుగడ్డ వేసి కూర వండుకుంటాము ఇంకా వంకాయ తోని ఒట్టి టమాటా వేసి కర్రీ వండుతాం వంకాయ రొయ్యలు వండుకుంటాము ఇంకా బొమ్మిడి చేపలు టమాట చింతపండు వండుకుంటాం బొమ్మిడి చేపల కూర బెండకాయలు వేసి పులుసు పెట్టుకుంటాము ఇంకా ఇంకా అంటే ఉప్పు చేప ఉప్పు చేప మనం పప్పు చారు వేసుకొని ఉప్పు చేపలు అప్పుడు మంచిగా వేపుకుని ఉప్పు చేపలు వేపుకుని తింటాం పప్పు చారు అంచుకు ఉప్పు చాప ఇంక పప్పు చారు అంచుకు కూడా బొమ్మిడి చేపలు వేపి దాంట్లో ఉప్పు అల్లం ఎల్లిగడ్డ కారం కలిపి ఒక దగ్గర పెట్టుకొని ఈ బొమ్మిడి చేపలని ముందు పొయ్యి మీద వేయించుకొని తర్వాత తీసి ముక్కలుగా కోసుకొని దాన్ని నూనెలో వేపి ఈ కారంపొడులు కలిపేస్తాం బావుంటుంది వడియాలు వడియాలు పప్పు అంచుకు మనం వడియాలు ఉంచుకుంటాము పాపడాలు వేపుకుంటాము ఇది పప్పు అంచుకు మనం వండుకుంటాం మళ్ళా దాంట్లో మనం ఆకుకూరలతోని మూడు మూడు పప్పులు కలిపి దాంట్లో అన్ని ఆకుకూరలేసేసి పచ్చిమిరపకాయలు వేసి మనము ఓ బడీలలాగా పెట్టుకుంటాం ఆ బడీలు ఎండ పెట్టిన తర్వాత బడీలను మనం కూర వండుకుంటాం ఉల్లిగడ్డలు వేసి గరం మసాలా వేసి కూర వండు కుర వేస్తే అది మనకు మాంసం కూరలాగా ఉంటుంది అంటే మేక మాంసం లాగా ఉంటుంది ఆ కూర చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అది అది వండుకుంటాము ఇంకా తోటకూర పాలకూర వేసిఅన్ని కలగూరలు వండుకుంటాం మనకు ఒక సంక్రాంతి వచ్చింది అనుకో సంక్రాంతికి మనమందరం కలగూరలు వండుకుంటాం ఆ కలగూరలు అనేది ఒక సాంప్రదాయం అందులో మనము రేగి కాయ వేస్తాము చెరుకు ముక్క వేస్తాము ఆ తరువాత జాజర గడ్డ అవన్నీ వేసి ఇంక సాంప్రదాయంగా ఇంటి ముంగట బొడ్డెమ్మలు పెట్టి బొడ్డెమ్మలు మీద పువ్వులు పెట్టి పాలు పొంగిస్తాం ఇంటి ముందు పెట్టి పెద్ద ముగ్గు వేసి ముగ్గు మీద పెట్టి పాలు పొంగిస్తాము దాంతో పాయసం చేస్తాము పాలలో బియ్యం వేసి పాలు పోసి పరమాన్నం వండుతాం అది మన సాంప్రదాయం చెరుకు గనులు ఉంటాయి రేగి కాయలు వేస్తాం చెరుకు గనులు వేస్తాము ఇంకా ఏంటంటే జీడి జీడి జీడి పండు జీడి పండు ఇంక గరక అవన్నీ పెట్టేసి సాంప్రదాయంగా ఇంటి ముంగట అవన్నీ పెట్టి మనం ఆరోజు మంచి కలగూరలు వండుకుంటాం అది మన సంప్రదాయంగా ఇంక ఉగాది పండుగ వస్తే పోలేలు పోలేలు అంటే పప్పుతో చేసే పోలేలు చేస్తాము ఇంకా వినాయక చవితికి మనం పాయసం చేసుకుంటాం అంటే తాలికలు పిండి తాలిక పిండితోనే తాలికలు చేసి మనం దాన్ని ఏమంటారు అంటే పాషం అంటాము అది పాషం చేసుకోవడం అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన వాళ్ళ అందరికి బాగా నచ్చుతుంది అది ఒకటి ఇంకా మామూలుగా అయితే దసరాకు మనం పూజలు చేసుకున్నప్పుడు మేక కూర అవన్నీ అవన్నీ వండుకుంటాము అది కూడా మంచి మంచిగా టేస్టీగా ఉంటుంది మనం దసరాకు జమ్మి కొమ్మ కాడికి పోతాము జమ్మి కొమ్మను తీసుకొని ఇంటికి వస్తాము నవగ్రహాల గుడికి పోయేసి నవగ్రహాల కాడ నుంచి ఇంటికి వచ్చి జమ్మి కొమ్మ అరకొమ్మ దేవుని దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని మంచి పూరీలు మురుకులు మిరపకాయలు బజ్జీలు అన్నీ చేసి మన పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళు వాళ్ళకు అక్కడ పెట్టి మనం దండం పెట్టుకొని వాళ్ళ దగ్గర జంబి కొమ్మ అరకొమ్మ పెట్టి దండం పెట్టి మనం దాన్ని ఒక సాంప్రదాయ ప్రకారంగా చూసి మనం దాన్ని తింటాం తింటం ఇంకా దీపావళి వస్తే ఇంటి ముంగట దీపాలు పెట్టేసి పటకులు కాల్చి గోధుమ పిండితో సేమ్యాలు చేస్తాము ఆ సేమ్యాను మనం వండుకొని పాలలో వండుకొని తింటాం అది ఒక మన సాంప్రదాయమైన వంటకాలు ఇంక బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగకు మనము పులిహోర చేస్తాము మరీదా చేస్తాము తర్వాత అది పులిహోర మరీదా మరియు పెరుగన్నం అనేది ఈ మూడు మన సాంప్రదాయంగా బతుకమ్మ పేర్చి బతుకమ్మ ముంగట అవి పెట్టి మనం బతుకమ్మ చుట్టు తిరిగి బతుకమ్మకు గౌరమ్మను పెట్టి అని సాంప్రదాయంగా పెట్టి బతుకమ్మ ఆడి అవి పది ఇండ్లలో పంచుతాం ఇంటింటికి ఇంత కొంచెం కొంచెం వేసి అవి పంపించి పంచుతాం అది మన సాంప్రదాయం ఇంకా ఉగాది సంక్రాంతి దీపావళి అవన్నీ అయిపోయింది హోలీ పండుగ హోలీ పండుగకు మనము చిన్న పిల్లలకు మనం రంగులు ఆడుకున్న తర్వాత మనకి ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి మిఠాయి పేర్లు కట్టి కొత్త బట్టలు వేసి మిఠాయి పేర్లు కట్టి మనం మంచిగా వండుకొని వంటకాలు వండుకొని మంచిగా తింటాం అది ఒకటి మన సాంప్రదాయం